స్పీక్ అవుట్ ది ఫాలోయింగ్ నేమ్స్ ఆఫ్ టైటిల్ ఆఫ్ పీపుల్ నెహ్రు గాంధీ అంబేద్కర్ చిరంజీవి బాలకృష్ణ అమితా బచ్చన్ రాహుల్ గాంధీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్